నా తండ్రి వ్యవసాయ పని చేసేవారు అండి ఆ టైంలో మధ్యవర్తులు అంటే ఎవరు ఉండేవారు కాదు మా నాన్నగారు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు పంట పండిస్తే మా నాన్నగారు తీసుకు వెళ్ళి దాన్ని అమ్మేవారు సో ఇలా ఉండేది కానీ ఈ ఈ కొత్తగా ఏంటంటే మధ్యవర్తులు రావడం మీరు పంట పండించండి మేము తీసుకు వెళ్ళి దాన్ని మేము అమ్ముతామని చెప్పడం ఇలాంటి మధ్యవర్తులో కొంతమంది నమ్మకంగా పనిచేస్తారు కానీ కొంత మంది నిలువెల్లా దోచేసుకుంటారు మేము ఇచ్చే వాళ్ళు ఏమో తక్కువ ధనానికి ఏమో మమ్మ కొనుక్కుంటారు కానీ బయట మార్కెట్లో వెళ్ళి చూస్తే అదే వాళ్ళు తక్కువ ధనానికి కొన్ని దానికి రెండు ఇంతలు మూడింతలు కూడా వేసి అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మందిని చూశాము సో నా మట్టుకు వచ్చిన వాళ్ళు అయితే నా దగ్గర పని చేసిన వాళ్ళు అయితే కొంచెం నమ్మకంగా ఉన్నారు నాకు దగ్గర దగ్గరకి నా తండ్రి పనిచేసినప్పుడు నుంచి ఉన్న వాళ్ళు అందరు కూడా కొంచెం నమ్మకంగా మంచి ధర ఇచ్చేవారు మాకు అని నేను చెప్పగలను